మామూలుగా మనము అవుట్డోర్స్ కానీ ఇన్డోర్స్ గేమ్స్ కావాలని ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి క్రికెట్ మనం క్రికెట్లో చాలా మట్టుకు ప్లేయర్స్ అందరూ బ్యాటింగు బోలింగే చేస్తారని మనం క్లారిటీ ఇవ్వలేము సో కొంత మంది ప్లేయర్స్ ఉంటారు అది ఫీల్డింగే చాలు పడతది సో అలాంటి ప్లేయర్స్కి నేను సజేషన్ ఏంటంటే బోర్ అవుతుంది నీకు బోర్ అవడం ఇంటరెస్ట్ లేదు ఇంటరెస్ట్ దొబ్బుతుంది అలాంటప్పుడు మనము ఏం చెయ్యాలి అంటే దాని పైన ఇంటరెస్టు రావాలి అంటే జస్ట్ పెషెన్స్తో ఉండాలి పెషెన్స్తో ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక పెషెన్స్తో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనము మన టీం గెలవాలనే పెషెన్స్తోటి ఉన్నాం అంటే మన మేబి రిజల్ట్స్ ఫెయిల్యూర్ అనవచ్చు ఒకవేళ గెలవక పోవచ్చు బట్ మనం మన పెషెన్స్తో ఉన్నాము అంటే గేమ్ గెలిచే అవకాశాలు ఉంటయి సో మనం మన టీంవర్క్ చేస్తున్నాము కాబట్టి టీం కోసం పనిచెయ్యాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ వచ్చేసి కబడీలో ఎలా అంటే డిఫెండర్సు రేడర్సు ఉంటారు చాలా మంది సెవెన్ నంబర్స్ ఉంటారు సో సెవెన్ నెంబర్స్లో చాలా డిఫెండర్స్ ఉంటారు రేడర్స్ ఉంటారు కొంత మంది వాడరు అన్నమాట అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పెషెన్స్గా టీంని సపోర్ట్ చేయాలి ఇప్పుడూ క్యాప్టన్కి సజెషన్ ఇవ్వడం కానీ లేకపోతే కాప్టన్కి ఏదైనా మర్చిపోతే ఈ రైడర్ని ఎప్పుడు పంపించాలి డిఫెండర్ డిఫెన్స్ ఎప్పుడూ చేయాలి అలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇంప్రూవ్ అవుతాము ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుంది మనకి బోరింగ్ అనేది ఉండదు ఇంకొకటి కొంచెం మేబీ ఇప్పుడు కొన్నిసార్లు క్రికెట్ కానీ కబడ్డీ కానీ చాలా మట్టికి కాప్టెన్ అనేది ఎక్కువ లాస్ అవుతారు సో కూలింగ్ లాస్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనం కూలా వాళ్ళని కూల్ చెయ్యాలి కూల్ చేయడం ఎలా అంటే మనం కొన్ని సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఇవ్వడం వల్ల చాలా మట్టుకు వాళ్ళు మోటివేట్ అవుతారు మోటివేట్ అయినప్పుడు మనము ఏం చేయాలి మోటివేట్ అవ్వడం వల్ల టీం బూస్టింగ్ అవుతుంది ఇప్పుడు మనము ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నాము ఓడిపోయి సిచ్యువేషన్లో మనము ఏం చేయలేదు టీంకి మోటివేట్ ఇవ్వాలి యూ కెన్ డు యిట్ బ్యాట్స్మ్యాన్ వెళ్ళాడు ఒక డాట్ బాల్ చేసాడు ఇంకో టు అవర్స్లో ఫోర్ రన్స్ కొట్టాలి సో అలాంటప్పుడు మనము ఏం చేయాలి మోటివేట్ చెయ్యాలి ఓ వికెట్ తియ్యాలంటే అప్పుడో మోటివేట్ చెయ్యాలి టెస్టింగ్ వచ్చేసి చెస్ కానీ ఇలాంటి చెస్లలో ఇప్పుడూ చాలా మట్టుకు చెక్ పాయింట్ వస్తుంది చెక్ చేసినప్పుడు చెక్ మనం ఎలా తప్పించుకోవాలి అనేది కొంచెం క్రిటికల్గా థింక్ చేయకపోయినా మామూలుగా థింక్ చేసి కూడా అలా బోరింగ్ కాకుండా చూసుకోవచ్చు ఏదైనా గేమ్ బోర్ కొడితే ఏం చెయ్యాలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెంచాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా మట్టుకు ఫీల్డింగ్ చేసి క్రికెట్లో అలసిపోతాము అలసిపోయినప్పుడు ఏం చేయాలి కొంచెం డ్రింక్స్ త్రాగడం కానీ వాటర్ త్రాగడం కానీ టీంతో ఎలా ఉండాలి అనేది చేయడం వల్ల మనకి చాలా మట్టుకు బూస్ట్ వస్తుంది బూస్ట్ రావడం వల్ల మనం చాలా మట్టుకు ఇంప్రూవ్ కావచ్చు అలా కొన్ని టిప్స్ అండ్ చేయవచ్చు ఇక్కడ ఖోఖోలో కూడా ఏమి ఉంటుంది హ్యాండ్ టచ్ ఉంటుంది టచ్ చేసాడు అంటే లేవాలి లేచి పరిగెత్తి పరిగెత్తి బోర్ అవుతుంది బోర్ అయినప్పుడు ఇంకో కో ఇచ్చేసేయాలి ఖో ఇచ్చేయడం వల్ల అలా అలా మన టీం కోసం వర్క్ చేయాలి ఇక్కడ టీంవర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం టీంవర్క్ చేయలేము అంటే చాలా మట్టుకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం క్రికెట్లో ఎలెవెన్ మెంబర్స్ ఉన్నారు ఎలెవెన్ మెంబర్స్లో ఒకడు యాక్టివ్గా లేకున్న టీం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు మనము ఏం చేయాలి అంటే టీంవర్క్ అనేది ఇంపార్టెంట్ టీంతోపాటు మనం వర్క్ చెయ్యాలి కాబట్టి ఆ టైంలో మనకి స్ట్రెస్ కానీ బోరింగ్ కానీ అనిపించదు అలాంటి పనులు చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి మే బోరింగ్ అవడం అవన్నీ కాకుండా హెల్దీగా ఉంటాము